హలో చెప్పండి నవీన్ ఫోటో స్టూడియో నుంచి మాట్లాడుతున్నాం అండి హలో ఎవరు మాట్లాడేది మీరు అంటే మీ పేరు ఏమి పేరండి పేరు ఏమి పేరు ఎప్పుడు బుక్ చేసుకున్నారండి

అంటే కస్టమర్ అది అదే ఇస్తాం అండి కొంచం టైం పడుతుంది చేతి కింద అబ్బాయి రాలేదు మీ ఈవెంట్ అది ఈవెంట్ ప్ డేట్ ఏంటి అండి అవునా అండి ఓహోహో మీరు హల్దిది పెళ్లిది రెండు కంబైన్డ్ అయ్యి ఉన్నాయి మీవే కదా అండి సో సారి మేడం సో సారీ మేడం మాకు కొంచెం చేతి కింద వర్కర్ రాలేదు దానికోసం ప్రాబ్లం అయింది కొంచం ఎల్రీగా ఇస్తాం అండి మేము ఓకే అండి ఓకే కాకపోతే కింద వర్కర్ రాలేదు జస్ట్ మిస్టేక్ జరిగింది అండి మాకు చాలా ఈవెంట్స్ ఉన్నాయండి అందుకే మేము తొందరగా కవర్ చేయలేకపోయినాము ఒక టూ టూ త్రీ డేస్లో ఇస్తాం అండిడి కొంచెం టైం పడుతుంది వర్కర్ రాలేదు అబ్బాయి ఊరికి వెళ్ళిండు ఇస్తాం అండి కొన్ని కంప్లీట్ అయినాయి కొన్ని కొన్ని కంప్లీట్ అయినాయి మీరు అమౌంట్ ఎంత పే చేశారండి అవునా ఇంకా ఫిఫ్టీన్ థౌసండ్ కంప్లీట్ చేసి కంప్లీట్గా కట్టేయండి ఇంకా టూ డేస్ వరకు మీకు ఫొటోస్ ఆల్బమ్స్ అన్నీ కలెక్ట్ చేసి ఇ ఇస్తాం అండి మీరు హల్దీ అన్నారు కదండి హల్దీ అన్నారు కదా అవి కొంచెం టైం పట్టేటట్టు ఉందండి అబ్బాయి రాలేదు నీట్గా రావాలి కదా ఆల్బమ్ అది సెట్ చేసేసరికి కొంచెం టైం పడేటట్టు ఉంది మాకు చాలా ఈవెంట్స్ ఇప్పుడే కదండి మ్యారేజ్ మ్యారేజ్ ఈవెంట్స్ వచ్చేవి మాకు మాకు కూడా కొంచెం చేసి ఇవ్వాలండి మీరు ఎందుకంటే మాకు కూడా ఇప్పుడే అవన్నీ చేసుకునే టైం వర్క్ ఉండేది మాకు ఇప్పుడే ఉండ ఉంటది కదా అండి మీ సరే అండి సరే అండి టూ డేస్లో మొత్తం పేమెంట్ కట్టేసి ఆల్బమ్ తీసుకు వెళ్ళండి నేను ఊరికి వెళ్ళాను వచ్చినాక ఆల్బమ్ మొత్తం కంప్లీట్ ఈ వర్క్ మీదనే వెళ్ళాను వచ్చినాక కంప్లీట్గా ఇస్తాను అండి సరే అండి ఓకే